నేను మమతని మాట్లాడుతున్నాను అండి మీరు రవాణా ఏజెన్సీయేనా నేను ఒకటి ఫిర్యాదు చేయాలి అనుకుంటున్నాను నేను ఓలా చేసాను అండి డ్రైవర్ సరైన సమయంలో రాలేదు అసలు రానందుకు నేను వేరే బస్సు ఎక్కి వెళ్ళాల్సి వచ్చింది ఆ వెళ్ళడం వల్ల నాకు పాఠశాలలో ఆలస్యమైంది దాని వల్ల పిల్లలకి పరీక్ష అనేది వ్రాయించడం కొంచెం సమయం దాటిపోయిందండి ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి మీ రవాణా ప్రకారము మేం ఓలా చేసినప్పుడు సమయానికి రావాలి కదండి ఈ మీవి ఈ మీ యొక్క ప్రవర్తన ఏం బాగోలేదండి